హలో గుడ్ మార్నింగ్ మ్యాడం నేను ఇలా మీ విఙ్ఞాన్ కాలేజీలో బీటెక్ అడ్మిషన్ కోసం వచ్చాను మ్యాడం నా పేరు లక్ష్మీ మ్యాడం నా ఏజ్ ట్వంటీ టు మ్యాడం మా ఫాదర్ నేమ్ శ్రీను మ్యాడం లక్ష్మీ మ్యాడం మా ప్లేస్ అదే జంగల్ పాలెం ఇంటర్ మ్యాడం ఎమ్పిసి మ్యాడం రాసాను మ్యాడం టూ తౌజండ్ ర్యాంక్ వచ్చింది అవును మ్యాడం సిఎస్ఈ మ్యాడం సిఎస్ఈ మ్యాడం ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చెప్పండి మ్యాడం టూ తౌజండ్ ర్యాంక్ మ్యాడం

కంబైనా కాలేజ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాడం కాలేజ్లో ఎడిషనల్గా ఇంకేం ఉంటాయి మ్యాడం కాలేజ్లో ఎడిషనల్ కాకుండా ఇంకేం ఉంటాయి

ఓకే మ్యాడం

ఓకే మ్యాడం

కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మ్యాడం ఈ గ్రూప్కి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మ్యాడం ఈ గ్రూప్కి

ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం